హలో చెప్పండి మ్యామ్ ఎస్ మ్యామ్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనేది బాగా ఫేమస్ టూరిజం ప్లేస్ మేడం విశాఖపట్నంలో ముఖ్యంగా చెప్పుకుంటే రామకృష్ణ బీచ్ చాలా ఫేమస్ మేడం చాలా బాగుంటుంది ఎక్కువగా క్రౌడ్ వస్తారు బావుంటది అలాగే ఋషికొండ బీచ్ కూడా అండ్ బోటింగ్ ఉంటుంది అలాగే భీమిలి బీచ్ బాగుంటుంది అండ్ వీటితో పాటు అరకు అనేది చాలా మంచి ప్లేస్ మేడం చాలా కూలింగ్గా ఉంటుంది మేడం మార్నింగ్ ఒక సిక్స్కి స్టార్ట్ అయితే ఈవెనింగ్ సెవెన్ టూ ఎయిట్ లోపు మనం అన్నీ చూసుకోని రిట మీరు రిటర్న్ అయిపోవచ్చు మేడం మేడం అలాగే హా చెప్పు డెఫెనెట్గా మేడం మా కార్ ఉంది మేడం మా ట్రావెల్స్ ఉంది మా కార్లో తీసుకెళ్తాం మేడం ఫుడ్డు కూడా మేమే అరేంజ్ చేస్తాం మేడం మేడం పర్ పర్సన్కు వచ్చేసి త్రీ థౌజండ్ పడుతుంది మేడం ఒక మనిషికి మూడు వేలు పడుతుంది మేడం రూము ఏమి ఉండదు మేడం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే కాబట్టి ఫుడ్డు ట్రావెలింగ్ కార్కి డీజిల్ అన్నీ మావే మేడం మూడు వేలు పడుతుంది మేడం పర్ మ ఒక మనిషికి మీరు ఎంతమంది వస్తారు మేడం ఓకే మేడం ఓకే మేడం ఒక్కరైనా పర్వాలేదు మూడువేలు అవుతుంది మేడం అరకు లంబసింగి అన్ని చూపించి ఈవెనింగ్ బీచ్ కూడా చూపించి మిమల్ని రిటర్న్ పంపిస్తాం మేడం ఓకే మేడం మేడమ్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేడమ్ ఓకే మేడం ఏ టైంకి వస్తారు మేడం అంటే ఓకే మేడం అయితే టెన్ కల్లా నేను కారు మీకు మీ పేరు మీద బుక్ చేసి ఉంచుతా మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఓకే